నేను ఒక ప్రోడక్ట్ తీసినా అది చూసినారంటే నాకు చాలా నచ్చింది అది చూసినారంటేనే ఒక ఫోన్ తీసినా అవి ఫోన్లో చూసినారంటే చాలా మంచి క్లారిటీ ఉంది తర్వాత వచ్చి ఆ జీపీ చూసినారంటే ఇన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ చూసినారంటే బాగా ఉంది దాంట్లో ఎంతైనా మనం పెట్టుకోచ్చు మన ఫోటోసు తరువాత ఏమైనా వీడియోస్ తీసినామంటే దాంట్లో సేవ్ చేసుకోవచ్చు తరువాత మీరు ఏమైనా ద ఫోటో పట్టి పెట్టినారంటే అది ఎత్తి దీంట్లో తీసిపెట్టు కోవచ్చు తరువాత క్లారిటీ చూసినారంటే అంత భలేగా ఉంది ఎందుకంటే నేను తీసిన ఒక రెండు మూడు ఫోటోలు తీసిన అది చూసినారంటే చాలా బాగా ఉంది క్లారిటీ చూసినారంటే అంత భలేగా ఉంది అందరు చూసి ఎక్కడ తీసినావు ఎక్కడ తీసినావు భలేగా తీసేసినావు తక్కువ అమౌంట్కి మంచి ఒక ఫోన్ తీసినావు ఎందుకంటే నా ఫోన్ ముందు తీసింది చూసినారంటే ఇరవై వేలు అది చూసినారంటే ఒక మంచి ఫోన్లాగా లేవు అది ఒక ఆరు నెలలు ఏమో పెట్టుకున్నాను అయితే నాకు అది మంచిగా తెలీని తెలీయట్లేదు ఎందుకంటే ఒక మూడు నెలలు చూసుకున్నారంటే దాంట్లో క్లారిటీ అంత బాగాలేవట్లేదు అని తెలిసింది తరవాత ఫోన్ వచ్చిందంటే అది ఆపై ఆఫ్ అయి పోతుంది ఎందుకంటే దాంట్లో బ్యార్ బ్యాటరీ అంతగా నిలవట్లేదు తర్వాత చూసారంటే దాంట్లో ఛార్జ్ వేసిన బ్యాటరీ నిలవదు ఎందుకంటే బ్యాటరీ అంత వీక్గా ఉన్నింది దాంట్లో స్టోరేజ్ చూసారంటే ఒకటే మనం స్టోర్ చేయగలదు ఎందుకంటే దాంట్లో తక్కువగా స్టోరేజ్ ఉన్నింది దాని వెల చూసారంటే దాంట్లో ఏది మనకు సేవ్ చేసి పెట్టుకొని చూసేలాగా ఉండదు నాకు ఐఫోన్ తీసి వచ్చి నాకు చాలా ఇబ్బందంగా ఉన్నింది అయితే ఈ ఫోన్ వచ్చి ఒక మంచి ఫోన్గా ఉన్నింది ఇది తూ ఇది చూసారంటే పదివేలు నాకు వచ్చింది తర్వాత చూసినారంటే పదివేలు తీసినట్టుగానే లేదు చాలా భలేగా ఉన్నింది ఒక ముప్పై వేలుకు తీస్తే ఎట్టా ఉండునో అది వచ్చి నాకు పది వేలు తీసినట్టుగా ఉన్నింది ఎందుకంటే అంత బాగా ఉన్నింది చూసిన వాళ్ళందరూ ఎక్కడ తీసినావు ఇంత భలేగా ఉంది ఒక మంచి ఫోన్ తీసేసినావు తక్కువ లెక్కలకు ఎలా తీసినావు నాకును చెప్పు నేను తీసుకుంటా అని అందరు నాకు చెప్పినారు అయితే నేను ఎక్కువ మందికి చెప్పిన ఇక్కడ పోయి ఈ షోరూంలో తీయండి భలేగా ఉంది ఎందుకంటే అన్నీ తక్కువ రేటుకు మంచి ఫోన్లని వాళ్ళు ఇస్తారు డిస్కౌంట్ ప్రైస్లో కూడా ఇస్తారు ఆ డిస్కౌంట్ అంటే ఊరికే లేవు మన పండగ టైంలో వెళ్ళినామంటే వాళ్ళు బాగా చేసిస్తారు డిస్కౌంట్లని ఎందుకంటే కస్టమర్లు ఎక్కువగా రావడం వచ్చి వాళ్ళకు ముఖ్యం కదా దాన్ నుంచి వాళ్ళు డిస్కౌంట్ అన్నీ బాగా చేసిస్తారు మీకు కావాలంటే కూడా మీరు పోయి తీసి బాగా యూస్ చేసుకోండి మంచి ఒక ఫోన్ని తీసింది